ఈ శ్లోకం చెప్తుంది మన మనం మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా ఫలితాలపై ఆశపెట్టుకోకుండా చేయాలి ఫలితాన్ని భగవంతునికి చేతికి వదిలేయాలి ఈ శ్లోకం వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది మనం ఏదైనా పని చే చేసేటప్పుడు ఫలితం ఎలా వస్తుందో అనే భయంతో లేకుండా మన కర్తవ్యాన్ని సమర్థవంతంగా చేయాలి అనే నిబంధనను నేర్పిస్తుంది ఈ సిద్ధాంతం జీవితంలో ఒత్తిడిని తగ్గించి మనసుకు శాంతిని ఇస్తుంది మీరు కూడా ఏదైనా ప్రియమైన మతపరమైన శ్లోపం తెలుసా అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది